ప్రతి వ్యాపారంలో కూడా స్వయంగా చేసేదానికన్నా సానుకూల కంపెనీ సంస్కృతి అనేది కొంచెం వాడాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని పెట్టుబడులనేవి పెట్టినప్పుడు ఒకరి వల్లె సాధ్యం కావు అందుకని మనం

ఎదుటి వారి యొక్క సహాయాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఎదుటివారి సహాయాన్ని తీసుకున్నప్పుడు మనం వాళ్ళు తగినవారు ఈ వ్యాపారానికి తగిన వారా కాదా మనకి నమ్మదగిన వారా కాదా అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది వారిని మనం కంపెనీతో టైఅప్ అయ్యేటప్పుడు మనం కంపెనీలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి వారి యొక్క ప్రాఫిట్స్ ఏంటి లాస్ ఏంటి అనేవి కూడా మనం అంచనా వేసుకుని మనం వారి యొక్క పోర్ట్ఫోలియో అంతా తీసుకుని మనం నిర్ణయించాల్సి ఉంటుంది అయితే ఇది కొంతవరకు బాగానే ఉంటుంది మనకి నమ్మదగినవారు మనకి తెలిసిన వారు తెలిసిన వారే కదా అనుకున్నా కూడా అది పొరపాటే తెలిసినవారైనా సరే ఇది కొంచెం ఇబ్బంది పడేదే కానీ మనం అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంగా ఉండగలరు వీరు మన మనకి మన కంపెనీకి మనకి సహాయం చేయగలరు మనతో టైఅప్ అవగలరు మన యొక్క లావాదేవీలన్నీ చూడగలరు వాళ్ళతో మనకి ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళైతే చాలా అవసరం అయితే వారికి మనం కంపెనీల్లో అవకాశం ఇచ్చేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాల్సి ఉంటుంది అయితే ప్రతి లా లావాదేవీలు కూడా మనం ఇన్వాల్వ్ అవ్వడం మనం చేసుకోవడం సొంతంగా కలిసిమెలిసి చేసుకోవడం వారికి ఇవ్వాల్సిన వ్యాల్యూని ఇంపార్టెన్స్ని అయితే ఇచ్చి వారి కూడా మన కంపెనీ వాళ్ళ కంపెనీ అని అనుకునే లాగా ఉన్నవాళ్ళయితే మనకి చాలా మంచిది మనం కా మనం కాకుండా మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళు కూడా అంతే కష్టపడాలి అంతే నమ్మకంగా ఉండాలి అంతే ప్రాఫిట్ సాధించాలి అన్న ఆలోచనాలో ఉండాలి ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అన్నట్టు ఉండకూడదు ఈక్వల్గా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క అవకాశాలను అందిబుచ్చుకునేలా ఉండాలి వారి యొక్క పెట్టుబడిని ఆకర్షించేలా ఉండాలి క్వాలిటీ అనేది బాగుండాలి ఆ కంపెనీ దేనికి సంబంధించిందో ఆ కంపెనీ యొక్క క్వాలిటీ అనేది క్వాలిటీ విషయంలోని వర్కర్స్ విషయంలోనూ కంపనీ యొక్క ప్రోడక్ట్స్ విషయంలో ప్రాపర్టీ విషయంలో కంపెనీ యొక్క ఎక్యూప్మెంట్ కూడా అంతా నాణ్యమైందిగా ఉండాలి

ఒకరు చేస్తున్నార్లే వాళ్ళు చూసుకుంటారు అనుకునే దానికన్నా మనం కూడా అంతే కష్టపడాలి కష్టపడినట్లయితే ప్రఫి లాభాలనేవి బాగుంటాయి ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారం చేస్తున్నాం కదా అన్నట్టు కాకుండా మనకి దానివల్ల వచ్చే లాభం ఏంటి నష్టమేంటి అని పదే పదే ఆలోచించాలి పదే పదే తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకుని వారికి తెలియజేయాలి వర్కర్స్ కూడా వర్కర్స్ని కూడా సొంత మనుషుల్లా చూసుకోవాలి పార్ట్నర్స్ పార్ట్నర్స్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి పార్ట్నర్స్ కూడా కూడా మంచి వాళ్ళై ఉండాలి వారికి ప్రతి విషయంలోను కూడా అందరూ కలిసి మెల్సి నిర్ణయాలు తీసుకోవాలి ఒకరి నిర్ణయాన్ని ఒకరు ఏకీభవించేలా ఉండాలి కానీ విభేదించేలా ఉండకూడదు మధ్యమ అప్పుడప్పుడు మీటింగ్స్ అనేవి సమావేశాలనేవి ఏర్పరచుకుని వాటిలో ఉన్న అవకతవకల్ను అన్నింటిని కూడా మనం అధికమించి మన యొక్క వ్యాపారం అభివృద్ధి చెందేలా చెయాలి అభివృద్ధి వ్యాపారం అభివృద్ధ చెందినట్లయితే కంపెనీలో మనం బాగుంటాం మన వర్కర్స్ కూడా బాగుంటారు వర్కర్స్ని కూడా మనం సొంత మనుషుల్లా చూసుకోవాలి అది ఈ పార్ట్నర్స్ విషయంలో ఏంటంటే వారి యొక్క అభిప్రాయాలను వెళ్ళడించేలాగా మనం అవకాశం ఇవ్వాలి అంతే కానీ మన నిర్ణయాలే పైన ఉండాలి వాళ్ళ నిర్ణయాాలు కింద ఉండాలి లేకపోతే వాళ్ళు వాళ్ళు చెప్పేదేంటి వీళ్ళు చెప్పేదేంటి అని అని ఆలోచించకుండా ఉండాలి ఆలోచించుకోవాలి ఆలోచించుకుని చేయాలి ప్రతిదీ కూడా వారి యొక్క సమయాన్ని కేటాయించుకుని వారి యొక్క నిర్ణయాలను మా ఒకరికొకరు చర్చించుకుని సమావేశమై ప్రతి విషయాన్ని కూడా ఆటపోట్లు లేకుండా సమర్ధించుకుంటూ ఎవరికి వారు కాకుండా మనం పార్ట్నర్స్ అన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని మన యొక్క కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని ప్రాఫిట్స్ని లాభ నష్టాల్ని కూడా మనం సరి సమానంగా చూసుకోవాలి లాభం వచ్చినప్పుడు బాగుంది నష్టం వస్తే నీవల్లే వచ్చింది అని కాకుండా నా లాభంని అందరూ ఏకీభ ఏకగ్రీవంగా తీసుకోవాలి నష్టాన్ని కూడా అందరూ కూడా పంచుకోవాలి లాభ నష్టాల్ను పంచుకుని ప్రతి ఒక్కరూ కూడా నిర్ణయాలు తీసుకుని ప్రతి విషయంలోనూ కూడా అందరికీ మంచి జరిగేటట్లా ఆలోచించి పార్ట్నర్షిప్ అనేది సానుకుల కంపెనీ సంస్కృతిని అనేది ఇది తీసుకోవాల్సిన అవసరం ఉ అవాల్సిన అవసరం ఉంటుంది దిన్ని నేను ఒకరికొకరు నిర్ణయాలు తీసుకుని ఎదిగేదిగా ఉండాలి అని చెప్పేసిని అని భావిస్తాను అందువల్ల నేను ఈ కంపెనీ సంస్కృతి సానుకూల కంపెనీ సంస్కృతి నా వ్యాపారంలో ప్రోత్సహిస్తాను